మేడం ఫుట్బాల్ కోచ్తోనే మాట్లాడుతున్నామా మ్యామ్ నేను ఫుట్బాల్ నేర్చుకుందామని అనుకుంటున్నాను లైక్ మన ఇది ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లోనే ఉంది కదా మ్యామ్ ఈవెనింగ్ టైమింగ్స్ ఒకసారి చెప్తారా ఏ టైం నుంచి ఏ టైం వరకు గ్రౌండ్లో లైక్ ఉండడం

ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ అవైలబులిటీ ఏం ఏం తీసుకుని ఉంచుకోవడం ఐ మీన్ డ్రెస్ కోడ్ మీరే అవైలబుల్ చేస్తారా స్పోర్ట్ షూస్ లేదు స్పోర్ట్ షూస్ వచ్చి మన ఏవి తీసుకోవడం మ్యామ్ టూ మోడల్స్ ఉంటాయి కదా రన్నింగ్ షూస్ తీసుకోవడమా లేకపోతే ఫుట్బాల్వా మన ఇక్కడ ఇక్కడ సర్కిల్ మీద స్పోర్ట్స్ వేర్ ఉంది చూడండి సాయి స్పోర్ట్స్ వేర్ యా ఓకే మ్యామ్ అందులో దొరుకుతాయా ఓకే తీసుకుంటాను ఓకే మ్యామ్ డ్రెస్ మరీ

ఓకే ఆ టైంకి ఓకే అప్పడి వరకు ఒక్కటే ప్లాన్ చేసి తీసుకుందామంటారు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఇప్పుడు నార్మల్గా అయితే టీషర్టును నైట్ ప్యాంట్స్ లాంటివి వేసుకుని రావచ్చు ఓకే ఓకే మ్యామ్ మేము అయితే రేపు మీకు ఫోర్ థర్టీ తర్వాత గ్రౌండ్లో ఉంటారు కదా

మ్యామ్ ఫోర్ థర్టీకి గ్రౌండ్లో ఉంటారు కదా ఇప్పుడు

ఓకే మ్యామ్ నేను ఫైవ్ వరకు వస్తాను వచ్చి కాంటాక్ట్ కలుస్తాను ఎలాంటి షూస్ తీసుకోవాలి ఏంటి అనేది డీటైల్డ్గా మాట్లాడుకుందాం ఓకే ఓకే ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ